తెలుగు భాషకు సంబంధించిన చారిత్రిక వ్యక్తిత్వం మరియు రచయితలు గురించి చెప్పడం అంటే తెలుగు భాష సాహిత్యం మరియు సంస్కృతి యొక్క గొప్ప పల్లకిలను గుర్తించడమే తెలుగు భాష ఎంతో ప్రాచీనమైనది దీనికి చరిత్ర ఎంతో విస్తారమైనది దానికి అనేక రచయితలు కవులు సాహిత్య కళాకారులు వందల సంవత్సరాలుగా కృషి చేశారు ఈ చరిత్రలో ఎన్నో ముఖ్యమైన వ్యక్తులు వారి రచనలు తెలుగు భాష మరియు సాహిత్యాన్ని ప్రభావితం చేశాయి పూర్వకాలపు తెలుగు రచయితలు భారతముని భారతీయ నటశాస్త్రం యొక్క పితామహుడు ఆయన నాట్యశాస్త్ర రచన తెలుగులో నాటకాలకు ప్రామానికత ఇచ్చింది కాళిదాసు భారతీయ కవితా ప్రపంచంలో గమనీయమైన కవి ప్రాచీన తెలుగు సాహిత్యం పన్నీరు గ్రంథాలు తెలుగు సాహిత్యం పాంచాలిక రచయితల నుంచి ప్రారంభమైంది భక్త కవులు అక్క మహాదేవి హైదరాబాద్ ప్రాంతంలోని ప్రముఖ భక్త కవి ఆమె పద్యములు ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసారం చేసింది విజయనగర సామ్రాజ్య కాలం పండితులు విజయనగర సామ్రాజ్య కాలంలో తెలుగు సాహిత్యానికి బలమైన ఆధారం లభించింది ఈ సమయంలో పృథ్వీరాజ్ రోమన్ వంటి అద్భుతమైన రచనలు కూడా ప్రజలకు అందించారు రామాయణ మరియు మహాభారతం వంటి సాంప్రదాయ రచనలు విజయనగర సామ్రాజ్యం కాలంలో నూతన ప్రభావాన్ని చూపించాయి జయ శ్రీ వెంకటేశ్వర సాహిత్యం సమాజానికి సంక్షీమం వివేచన ఆధ్యాత్మికత వంటి వాటిపై సమాధానాలు శంకారాభరణం తిప్పన నాయకు సాంస్కృతిక రచనలు తీసుకోవడంలో అందుకు వివిధ కారణాలు ప్రభావాలు